కొన్ని రోజుల క్రితం మా అన్నయ్యకు ఒక కాల్ వచ్చింది అంటే ఎలాగంటే నార్మల్గా వేరే అన్నోన్ నెంబరు అంటే అది సైబర్ అని మాకు ఆల్రెడీ ట్రూకాలర్లో కనిపించింది సైబర్ బెదిరింపు అలాంటివి ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి అది దానివల్ల ఏంటంటే మా అన్నయ్య తెలియకుండా కాల్ ఎత్తేసాడు దానికి ఎత్తేసే సరికి ఏమైంది కరెక్ట్గా వాళ్ళు మేము తెలుసుకోకుండా మీ అకౌంట్లో ఐదు వందలు వేసేసాం తిరిగి పంపించండి అన్నారు వీళ్ళు ఏం చేశాడు మా అన్నయ్య ఐదు వందలు వేసేశారు పోనీలే ఎవరో వేసేశారు తిరిగి పంపించేద్దాం అనుకొని తిరిగి రిటర్న్కి సేమ్ నెంబర్కి పంపించేసరికి మా అన్నయ్య అకౌంట్లో ఐదు వేలు కట్ అయిపోయి ఎలా కట్ అయిపోయయి తెలియలేదు తర్వాత కాల్ చేస్తే అడిగితే నువ్వు ఇంకా మాట్లాడితే ఇంకా డబ్బులు అన్ని కట్ చేసేస్తాము అని బెదిరించారు దీనివల్ల మాకు చాలా ఇది అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు తర్వాత ఇలా యూట్యూబ్లో కూడా చాలా ట్రోలింగ్స్ వచ్చాయి అలానే యూట్యూబ్లో కూడా చాలా అలర్ట్స్ కూడా పంపించారు ఇలా అవుతున్నాయి సైబర్బెదిరింపులు అనేసి అయినా సరే తెలుసుకోకుండా ఆరోజు మా అన్నయ్య కాల్ ఎత్తేశారు దీనికి ఎలాగంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి వాటికి భయపడకుండా మనం ధైర్యంగా ఉండి నేను పంపించాను అంటే ఐదు వందలు పంపించేశారు తెలియకుండా ఎలాగ అకౌంట్లో పంపించేస్తారు అలా మనం పంపించకుండా సరే పంపిస్తామని చెప్పి మరి ఇంకా వాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా మన మట్టు మనం ఉండాలి ఒకవేళ వాళ్లు అంతగా అడిగితే మనం పోలీస్ స్టేషన్లో ఆ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ఇస్తే వాళ్ల చూసుకుంటారు ఎక్కడ నుంచి వచ్చిందా ట్రాక్ చేసి వాళ్ళు బయటకు లాగడానికి ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే ఏదో మంచి కదా అనేసి డబ్బులు పంపి తిరిగి పంపించడం లేదా ఏదో ఒక ఫోన్ చేసి ఇలాగా మీరు ఏదైనా లోన్ తీసుకున్నారని అడిగేసి మన ఫోటోలు అన్ని ట్రాప్ చేసి అది నెట్లో పెట్టడం అలాంటివి కూడా చేసేవారు కానీ ఈ మధ్య కొంచెం మనకి తగ్గాయి ఎందుకంటే పోలీసులు కూడా అలర్ట్ చేశారు మనల్ని ఏదైనా అలాంటి సైబర్ క్రైమ్ అలాంటి వస్తే పోలీసులుకి వెంటనే ఇంఫాం చేస్తే చాలా మంచిది మనకి